నేను ఇతర గ్రహాలపై కూడా ఆక్సిజన్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకు అనగా మనం ఉన్నది భూగ్రహంపై మనం భూగ్రహంపై ఉండి జీవిస్తున్నప్పుడు ఇతర గ్రహములు కూడా అవకాశం ఉంటుందని నేను భావిస్తూన్నాను గురుత్వాకర్షణశక్తీ సిద్ధాంతంతో మనం ఎలా జీవిస్తున్నామో ఆ వేరే గ్రహములపై కూడా ఒక సిద్ధాంతమంటూ ఉందని నేను భావిస్తూన్నాను